హలో సార్ ఇది విమానయాన సంస్థేనా సార్ నా పేరు రాజేష్ అండి నేను విమానంలో ప్రయాణం చేయాలనుకుంటున్నాను మరియు నాతో పాటు నా పెంపుడు జంతువును కూడా తీసుకోవాలి తీసుకొని పోవాలి అనుకుంటున్నాను మరి నా పెంపుడు జంతువుతో విమానంలో ప్రయాణం చేయవచ్చా సార్ ఎలా ఆ పెంపుడు జంతువుల యొక్క పాలసీ గురించి మరి ఎలా నేను ప్రయాణం చేయాలి ఆ వివరాలన్నిటి కూడా నాకో నాకు కొంచెం వివరిస్తారా సార్ ఎందుకంటే ఈ పెంపుడు జంతువు నాతో పాటుగా తీసుకొని వెళ్ళడం అనేది చాలా అవసరమైనది సార్ అందుకనే నా పెంపుడు జంతువుతో నేను విమానంలో ఎలా ప్రయాణం చేయాలో ఆ వివరాలన్నిటిని నాకు కొంచెం తెలియజేస్తారా సార్